హలో హాయ్ మ్యామ్ గుడ్ ఈవెనింగ్ ఓకే మ్యామ్ చెప్పండి ఓకే మ్యామ్ చెప్పండి మీకు ఎలాంటి మొబైల్ కావాలి ఓకే మ్యామ్ వన్ప్లస్ టెన్ ప్రోనా లేకపోతే ఏంటండి ప్రైసు ఓకే ఓకే మ్యామ్ యాక్చువల్లీ ఆ మొబైల్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మ్యామ్ అవును మ్యామ్ అవునవును మ్యామ్ అది లాంచ్ అయ్యి జస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది మ్యామ్ అవును మ్యామ్ అది యాక్చువలి దాంట్లో ఫిఫ్టీ టూ కేకే ఫిఫ్టీ టూ తౌజెండ్కి ఫోర్ జీబీ ర్యామ్ది ఉందండి ఇప్పుడు మీరు చెప్పింది ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ ఎక్స్ ఎక్స్పాండబుల్ మీరు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు అనుకోండి ట్వెల్ ప్లస్ టెన్ ప్రో ఫైవ్ జీబీ దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ జీబీ ఉంది అండి ర్యామ్ ప్లస్ టూ ఎక్స్పాండబుల్ అంటే ఎంత అండి మొత్తం టెన్ జీబీ ర్యామ్ అండి మీకు ఒకవేళ ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఫిఫ్టీ టూ థౌసండ్కి కూడా ఉంది ప్లస్ జస్ట్ ఓన్లీ ఫోర్ జీబీ ర్యామ్ అండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాంట్లో కలర్ వచ్చి స్కై బ్లూ ఉంది అండి లైట్ బ్లూ ఇంకోటి బ్ల్యాక్ ఉంది అండి వైట్ కలర్ ఉంది అండి పర్పల్ ఉంది అండి మీకు ఏ కలర్ కావాలండి ఓకే మ్యామ్ వైట్ కలర్లో ఓకే మీరు ఒకసారి చూడండి వైట్ కలర్లో మీరు మొబైల్ ఒకసారి చూడండి ఫీచర్స్ వచ్చి దీంట్లో బాగుంటాయి అండి వన్ ప్లస్ టెన్ ప్రో న్యూలీ లాంచ్డ్ కదా ఈ జనరేషన్ తగ్గట్టు ఫీచర్స్ చాలా బాగుంటాయి దాంట్లో

ఈఎంఐ కూడా ప్రాసెస్ ఉంది అండి ఈఎంఐ ప్రాసెస్ ఉంది బజాజ్ ఫైనాన్స్ కార్డ్ కార్డ్ ఉందా అండి మీకు దాని ద్వారా మరి ఈఎంఐ ప్రాసెస్ను సిక్స్ మంత్స్ వరకు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది అండి మీరు పెట్టుకుంటే నో కాస్ట్ నో కాస్ట్ ఈఎంఐ అండి అది సిక్స్ మంత్స్ వరకు ఉంది మీకు మీ నెంబర్ కూడా లేదంటే మీకు నైన్ మంత్స్కి నైన్ మంత్స్కి కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ దానికి ఇంట్రస్ట్ పడుతుందండి టూ థౌసండ్ ఎక్స్ట్రా పట్టుద్ది మళ్ళీ మీకు లాస్ట్లో ఓకే అండి మీరు ఇప్పుడు ఈఎంఐలో తీసుకుంటాను అన్నారు కదా ఇప్పుడు నో క్యాస్ట్ ఈఎంఆ విత్ అంటే సిక్స్ మంత్స్దా లేకపోతే నైన్ మంత్స్దా మేడమ్ సిక్స్ మంత్స్ ఓకే సిక్స్ మంత్స్ అయితే నో క్యాస్ట్ ఈఎంఐ మ్యామ్ ఓకే మ్యామ్ నేను మొత్తం మీకు డీటెయిల్సు మీ కార్డ్స్ ఇవ్వండి మీ బజాజ్ ఫైనాన్స్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుని మేము చెక్ చేస్తాం ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్